హలో గుడ్ మార్నింగ్ మా చెప్పండి మీ సమస్య ఏంటి ఓకే సరే ఒకసారి నన్ను చూడనివ్వండి మీ నోరుని ఒకసారి తెరవండి ఓకే మీ పంటిని తాకినప్పుడు నొప్పిగా ఉందా సరే మీ పన్నుకి అక్కడ చెడ్డ క్షీణత ఉంది నేను మీ పంటిని శుభ్రం చెయ్యవలసి ఉంటుంది లేదు మీరు బయటికి వెళ్ళి రిసెప్షన్తో మాట్లాడి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి మీరు వీలైనంత తొందరగా ఈ పని పూర్తి చెయ్యాలి సరే అలాగే మీ దంతాలను రోజుకి రెండుసార్లు శుభ్రం చేసుకోవాలి కెమికల్స్ ఉన్న టూత్పేస్టుని వాడకూడదు తల్ చల్లని పదార్థాలు కానీ వేడి పదార్థాలు కానీ తినకూడదు మరియు వేడి మరియు తీపి పదార్థాలు కూడా తినకూడదు ఓకే వీలైనంత తొందరగా వచ్చి చేరండి ఓకే అమ్మ మీకేమైనా సమస్య ఉంటే మళ్ళీ కాల్ చెయ్యండి ఉంటాను నేను టెన్ టెన్ టెన్ థర్టీ నుండి నైట్ నైన్ థర్టీ వరకుంటాను ఎప్పుడైనా కాల్ చెయ్యొచ్చు ఓకే ఇంకా ఏమైనా ఓపీ నైన్ థర్టీ నుంచి ఓపెన్ ఉంటుందండి ఓకే మీరొకసారి రిసెప్షన్తో మాట్లాడండి కాల్ చెయ్యండి వాళ్ళు చెప్తారు మీకన్నీ ఓకే అమ్మ ఓకే బయ్